హలో మనోజ్ హెయిర్ స్టైల్ మనోజేనా మాట్లాడేది అన్న మేము లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ వచ్చాము మీ హెయిర్ సెలూన్కి అంటే వచ్చాము రాసికు అంటే తెలియదులేండి అంటే కొద్దిగా మీరు కటింగ్ అనేది మా ఫ్రెండ్స్ మా హెయిర్ స్టైల్ చూసి బాగా చేశాడు ఎక్కడ అని అడిగారు అందుకని కాల్ చేశాము అంటే మా మా వాళ్ళు ఏమి అంటున్నారు అంటే అక్కడ ఎక్కడ చెప్తే మేము వెళ్తాము అంటుండ్రు మీరు చేస్తారా అన్న ఎయిర్ స్టైల్ మళ్ళీ వస్తాం టుమారో వస్తాం అన్న ఓకే హెయిర్ స్టైల్స్ ఏమన్నాచెప్తారా అన్న ఓకే ఓకే ఓకే హెయిర్ కలర్స్ కూడా చేస్తారా అన్న హెడ్ మసాజ్ అలాగ అన్న ఓకే ఇప్పుడు మేము త్రీ మెంబర్స్ ఉన్నాం అన్న డిస్కౌంట్ ఏమన్న ఇస్తారా అంటే ఇప్పుడు మాములుగా ఎంత ఇస్తారు అన్న ఒక ఫైవ్ మెంబెర్స్ అలా ఉన్నారు అంటే మీరు చాలా బాగా చేశారు అన్న అందుకని మళ్ళీ వస్తున్నాం కొద్దిగా చూడండి ఓకే ఇప్పుడు మీరు స్టైల్స్ ఏమన్నా చెప్తారా అన్న స్టైల్స్ చెప్తారా కొద్దిగా స్టైల్స్ అంటే ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఓల్డెన్ డేస్లో నాన్నకు ప్రేమతో అని ఆడించి సరైనోడు అలా అని చెప్పారు కదా ఉన్నాయి కదా ఇప్పుడు కొద్దిగా ట్రెండింగ్ అనేవి ఉంటాయి కదా ప్రభాస్ అని అలా నా స్ట ఆ స్టైల్ వద్దు అన్న మా వాళ్లకు కొత్త

ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న